ఎల్లప్రగడ సుబ్బారావు బయోకెమిస్ట్రీ కోట హరి నారాయణ విమాన ఇంజనీరింగ్ పల్లి రామారావు మెటీరియల్స్ సైన్స్ మరియు సతీష్రెడ్డి అంతరిక్ష అల్లాది రామ్కృష్ణ సిద్ధాంత భౌతిక శాస్త్రం